అవును మాకు ఆరోగ్య బీమా ఉంది నేను మా కుటుంబంలో మా తాతయ్య గారి కోసం ఒకసారి ఉపయోగించాము కానీ ఈ బీమా అనేది చాలా పెద్ద ప్రోసెస్ ఎందుకంటే మా తాతయ్య గారిని హాస్పిటల్లో పెట్టినప్పుడు వారి వైద్యం కోసం చాలా డబ్బులు అవసరమయ్యాయి కానీ మా దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేనందున మేము పాలసీ తీసుకున్న బీమా సంస్థను ఆశ్రయించి సదరు నమోదు చేసుకున్నాము ఆ దావాకు అవసరమైన పత్రాలను మేము అందించి ఆసుపత్రి బిల్లులు అన్నింటిని జోడించి బీమా సంస్థ వారికి అందించాము ఈ అప్పుడు మాకు రావలసిన బీమా మొత్తాన్ని మాకు చెల్లించారు దానిలో మా తాతయ్యకు కావలసిన వైద్య సదుపాయాలు కల్పించాము